పిల్లలకంటూ ప్రత్యేకించి ఏ ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం లేదు కాకపోతే పాఠశాలల్లో కొంచెం పిల్లలకు ఆరోగ్య పట్ల టీచర్సు చెప్పితే చెప్పవచ్చు ఇలా ఉండాలి రా రే ఇలా ఉండాలి రా రే నీట్గా ఉండాలి రా అని చెప్తే చెప్పవచ్చు చూడు పేరంట్స్ చెప్పడం వల్ల వాళ్ళకు కొంచెం అలాంటి ఆరోగ్యం అంటే ఇలా ఉంటే ఇది ఇట్లా ఇది ఇలా నీట్గా ఉంటే ఇంత ఆరోగ్యంగా ఉంటాం అలా ఇదీ తినకూడనవి తినడం ఇలా అంటే ఇలా ఈ టైమ్కి స్నానం చెయ్యాలి ఈ టైమ్కి మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి అనేది పిల్లల అర్థం చేసుకోవడం వలన పేరెంట్స్ వలన కొంచెం టీచర్స్ వలన వాళ్ళే అర్థం చేసుకుంటారు ప్రభుత్వ శిబిరాలంటూ ఏం నిర్వహించడం లేదు నిర్వహిస్తే బాగుండేది వాళ్ళకు కొంచెం ఇబ్బందులే ఉంటాయి పిల్లలకు విద్యార్ధులకు